భారతదేశంలో ఎక్కువగా హిందూ సంప్రదాయాల ప్రకారం హిందూ పనులు పండగలు ఎక్కువగా ఉన్నాయి ఉగాది మొదలుకొని పండగలు ఉన్నాయి ఉగాది దసరా దివాళీ క్రిస్మస్ రంజాన్ మొహరం సంక్రాంతి భోగి కనుమ ఇలా పండగలు సంవత్సరం పొడుగునా ఉన్నాయి ప్రతీ పండగ కూడా చదువుకునే పిలల్లకు ఉద్యోగం చేసే ఉద్యోగులకు అందరికీ కూడా ప్రతి పండగకు కూడా సెలవులు ఇవ్వడమనేది జరుగుతుంది మతాలు పండుగలకు కూడా ఈ సెలవు అనేవి ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా ప్రతీ పని కూడా అంగ రంగ వైభ వైభవంగా జరుపుతారు జరుపుతూ ఉంటారు హిందూ పనులకు సంప్రదాయంగా సంస్కృతీ సంప్రదాయాలు గుర్తుకువచ్చేలాగా ఘనంగా జరుపుకుంటారు